మాకు మా తోబుట్టువులు మొత్తం మేము అయిదుగురం మా మా అమ్మకు వాళ్ళ తోటి మంచిగానే ఉంటున్నాం వాళ్ళను కూడా మాకు ముగ్గురు మా మా అమ్మకు ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరం మగవారం అందరికీ పిల్లలు అయ్యిండ్రు వాళ్ళతోటి మేము బాగానే కలిసిమెలిసి ఉంటున్నాం చెల్లి వాళ్ళ బిడ్డకు వాళ్లందరికీ మేమే ముందు వాడి పెళ్ళిళ్ళు అవి ఇవి చేసినాం వారు కూడా మమ్మల్ని మంచిగానే చూసుకుంటారు ఇంకా చెప్పాలంటే మగవారైనా ఆడవారైనా అంతా సమానంగా ఆస్తులు ఉన్నట్టుగా మేము కూడా వాళ్ళకు ఏదంటే అది కట్నాలు కానుకలు కానీ బాగానే ఇస్తాము ప్రతీ దీపావళికి వారు కూడా మా ఇంటికి నోములకు వస్తారు పండుగలకి అందరూ కలిసిమెలిసి ఉంటున్నాం ఏ చిన్న చిన్న విషయాలు అంటే ఏం గొడవ ఉంటాయి కానీ మొత్తం మీదైతే కలిసిమెలిసి ఉంటున్నాం

పిల్లలకు జాబులు రాలేదు చదువులు కొంచెం ఇబ్బంది పడుతున్నాగానీ వాళ్ళను మాత్రం మేము మంచిగానే వచ్చినప్పుడు పోయినప్పుడు మర్యాద పూర్వకంగా కలిసిమెలిసి ఉంటున్నాం వాళ్ళు కూడా మమల్ని రమ్మంటారు పోయినప్పుడల్లా మేము కూడా రెండు మూడు రోజులు ఉండి వస్తాం వాళ్ళది జిన్నారం దూరమైన గానీ కొంచెం నగరం అవతల మళ్ళా దూరం ఉన్న పోయినా వాళ్ళు కోసం వస్తాం వాళ్ళది ఒక ఒక చెల్లిది ఊర్లోనే ఇంకొక ఆమె జమ్మిగుంట దగ్గర వాళ్ళ పిల్లలు మా పిల్లలు కూడా అందరూ కలిసిమెలిసి ఉంటారు పండుగలకు వచ్చినప్పుడు బాగానే ఎంజాయ్ చేస్తారు ఇక్కడ దానికి మించి ఎక్కువ మాకు వాళ్ళు వచ్చినప్పుడల్లా మాకు మంచిగానే అనిపిస్తుంది పండుగలకు అటు ఇటు వచ్చినప్పుడు ప్రతీ చిన్న విషయానికి అయిన పిలుచుకుంటాం వాళ్ళకు బట్టలు అవి ఇవి పెడతాం దసరాకి గానీ దీపావళికి గానీ

అన్నిటికి కలిసిమెలిసి ఏ పండుగైనా సెలబ్రేట్ చేసుకుంటాం మా అమ్మ కూడా వీళ్ళను చూసి సంతోష పడుతుంది అందరూ మంచిగా ఉంటున్నారని మా భార్య వాళ్ళు కూడా మంచిగానే చూసుకుంటారు వాళ్ళందరినీ ఎప్పుడు వచ్చినా గానీ వాళ్ళు ఇకా ఈమె కూడా వాళ్ళింటికి పోతుంది వస్తుంది ఎక్కువ పండుగలకు కూడా ఈమెని రమ్మంటారు పొమ్మంటారు ఏది చేయాలన్నా అటు ఇటు పోయిన కలిసి పోతారు షాపింగ్ చేసినా వాళ్ళకు ఎక్కువ కలిసిమెలిసే ఉంటాన్నారు ఇప్పటికైతే ఇకా ముందు ముందు సంగతి ఏమో గానీ ఇప్పుడైతే బాగ్సనే ఉంటున్నారు కొద్దిగా వాళ్ళకి ఇంకా మా కొడళ్ళకి ఇంకా ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యేది ఉన్నది వాళ్ళకు కూడా సంబంధాలు అవి చూస్తున్నాం ఎక్కువ శాతం ఇక మేమే మా అక్క బిడ్డ మా పెద్దక్క ఒక ఆమె చనిపోయింది ఆమెకు ఒక బిడ్డ అయితే మేమే ముందు వాడికి పెళ్ళి చేసినాం ఆ అబ్బాయి కూడా చాలా మంచోడే మా ఇంటికి కూడా వస్తాడు ఇప్పటికీ కానీ రెండు మూడు రోజులు ఉండి పోతాడు ఈ విషయాలల్ల వాళ్ళకు హెల్ప్ చేస్తాం మేము ఏ విషయమైనా ఏదైనా గొడవ అయినా గానీ వాళ్లకు సర్దిచెప్పి మళ్ళా మంచిగా ఉండుర్రని చెపుతాం వాళ్ళు కూడా మంచిగానే ఇప్పుడు ఉంటాండ్రు కొంచెం గొడవలు పడ్డారు అప్పట్లో గానీ ఇప్పుడు మంచిగానే ఉంటాండ్రు వాళ్ళకు కూడా మేము సర్ది చెప్పినం అన్నిటికి మాకు వాళ్ళు కూడా సహరిస్తారు దేనికైనా మంచిగానే ఉంటున్నాం మా కోడలు వాళ్ళు కూడ మొన్న మేడారం అటు ఇటు పోతే తీసే రమ్మన్నారు పోయినాం వచ్చినాం అందరం జాతరకి జాతరలో కూడా బాగా ఎంజాయ్ చేసినాం మేడారం సమ్మక్క దగ్గర వాళ్ళు కూడా మంచిగానే చూసుకున్నారు

అలిపిరిలో మాకు సౌకర్యాలుగల వెహికల్ కూడా అరేంజ్ చేసిండ్రు వాళ్ళు మేమే వెళ్ళినాం రమ్మంటే కూడా రాలే రాలే అని వాళ్ళు చేస్తే వెళ్ళినాం చాలా మంచిగానే చాలా సేపు అక్కడ ఉన్నాం తర్వాత సాయంత్రం వరకు వచ్చేసినాం వాళ్ళు కూడా మంచిగానే మాకు పోయినందుకు మంచిగానే చాలా మంచిగా అన్నిటినీ మంచిగా ఇట్లా మంచిగానే చేసిండ్రు అరేంజ్ చేసిండు మాకు ఫుడ్ అయన్ని బాగానే ఉంది వాళ్ళు కూడా ఇక మేము కూడా ఎప్పుడన్నా పండుగలకు అటు ఇటు కూడా రమ్మంటే వాళ్ళను కూడా బాగా చాలా మంచిగా చూసుకుంటాం ఇక్కడ వాళ్ళకు ఏది అంటే అది వాళ్ళకు ఏది తినబుద్ధి అవుతుంది మాకు కానుకలు గానీ అవి ఇవి ఉంటాయి ఇక్కడ మొక్కజొన్న వేసినప్పుడల్లా వాళ్ళకు కానుకలు పంపిస్తాం వాళ్ళు కూడా ఒక రెండు మూడు రోజులు ఉండి పోతారు ఏ పండుగకి వచ్చినా ఇప్పటికైతే చాలా మంచిగానే ఉంటున్నాం సమానంగా అందరం కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి గానీ ఎవరికైనా దాన్ని ఎక్కువ పట్టించుకోము మేము మా భార్య కూడా అంతే ఆమె కూడా ఒక్కక్కసారీ అవుతుంది గానీ చాలా ఏంటి ఇది అట్లా ఏం తెల్వదా అంటే ఆమె కూడా కొంచెం వాళ్ళని మంచిగానే చూసుకుంటుంది వచ్చినప్పుడల్లా వాళ్ళకు బట్టలు అవి ఇవి పెడుతుంది మంచిగానే చూసుకుంటున్నాం చాలా మంచి ఎందుకంటే ఇదొకటి

తోబుట్టువులు అనేది ఎవరికైనా ఉంటారు కాకుంటే కొందరు లొల్లులు అలాంటివి పెట్టుకుంటారు కానీ మేము మంచిగానే ఉంటాన్నాం ఇప్పుడు వాళ్ళకు మాకు ఎలాంటి గొడవలు లేవు వాళ్ళు కూడా ఒక మన ఫ్యామిలీ అన్నట్టుగా మేము వాళ్ళతోనీ మంచిగానే ఉంటాన్నాం ఎటు పోయినా ఊరికి పోయినా పెళ్ళిలకు అటు ఇటు ఏటూ పోయినా గానీ అందరం కలిసే వెళ్తాం వెహికల్ తీసుకుని ఎందుకంటే ఇక మనకు ఏం ఎందుకంటే దేని విషయంలో అయినా ఇక గొడవ పడితే ఏం ఉంటుంది కానీ మేము కూడా గొడవలు అనేటివి ఏమీ లేవు మాకు చాలా మంచిగానే ఉంటాన్నాం వాళ్ళు కూడా మమ్ములని తీసుకుపోతారు వస్తారు పోతారు చాలా మంచిగానే ఉంటున్నాం ఓకే